జెఈఈ నీట్ క్యాట్ వంటి ప్రవేశ పరీక్షల వల్ల చాలామంది విద్యార్థులు తమ ప్రతిభను చూపగలుగుతున్నారు చాలా ముందు అడుగు వేయడంలో కూడా వాళ్ళు చాలా బాగా పరీక్షకి చదువుకుంటున్నారు దాంతోపాటు కొందరు పిల్లలు దీన్ని మానసికంగా కుంగిపోతున్నారు ఎప్పుడైతే తన తనకి కష్టపడిన కానీ ఫలితం రానట్టి సమయాల్లో పిల్లల లోపల ఇట్లాంటి ప్రభావం చెందుతున్నారు